హలో అవు అవునండి చెప్పండి సార్ ఓకే సార్ అంటే మీరు సర్వీసింగ్ చేయిస్తారా సార్ సిక్స్ మంత్స్కు ఒకసారి మళ్ళీ కూడా చేయించాలి కదా సార్ ఏదైనా కూలెంట్ పోయి డస్ట్ జామ్ అవుతుంది సార్ అందులో సార్ నేను వస్తాను సార్ నాకు ఒక టూ అవర్స్ టైమ్ పడుతుంది మాది ఇక్కడ దగ్గర సార్ ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది ఇంకోటి మూసాపేట మూసాపేట పక్కన కూడా ఉంది సార్ ఒకటి సార్ నేను నేను వస్త వచ్చాను అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది సార్ సర్వీస్ చేసినందుకు మిగతా చార్జెస్ అన్నీ ఎక్స్ట్రా చార్జెస్ అన్నీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది సార్ అవును సార్ మాకు అవి చాలా వస్తున్నాయి సార్ మేము వ డిస్ట్రిబ్యూటర్స్కి పనులకి పంపించేసి నేను వస్తాను డైరెక్ట్ అక్కడికి

అలా చేస్తే మాత్రం కదులుతుంది సార్ అది సిక్స్ మంత్స్కి ఒకసారి దానికి సర్వీసింగ్ ఇచ్చి ఉంటే అది బాగా మెయింటైన్ చేయి ఉంట ఉంటు ఉండే బట్ మెయింటైన్ చేయలేదు కాబట్టి అక్కడ డస్ట్ జామ్ అయ్యి ఆ కూలెంట్ కూడా కొంచెం పనిలోకి వచ్చేది సార్ ఆ డస్ట్ జామ్ అయ్యి డస్ట్ వల్ల షూర్ సార్ వస్తాను సార్ థ్యాంక్ యూ సార్